ఆవు పేడను నీటిలో కలిపి వాకిట్లో లేదా గడప ముందు చల్లడం వెనక ఉన్న కారణాలు ఇది పౌర్ పౌరాణకమైన ఆచారం శుభ్రత పవిత్రతకు సంకేతంగా భావిస్తారు ఆవు పేడలో జీవాణు నాశన లక్షణాలు ఉన్నాయి ఇది చుట్టుప్రక్కల వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది ఇది చెడు దృష్టి నుంచి రలక్షణ కలిగిస్తుందని విశ్వసిస్తారు ప్రకృతితో అనుసంధానమై జీవించడాన్ని ప్రతిబంబిస్తుంది చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు దీన్ని క్రమం తప్పకుండా చేస్తుండేవారు అది ఇంటి వాతావరణానికి ప్రశాంతతను కలిగించేది